మా కుటుంబంలో నేను మా అమ్మ మా నాన్న మా చెల్లి ఉంటాము మా నాన్న మా నాన్న బయట పని చేస్తుంటారు మా మమ్మీ హౌస్ వైఫ్ మా చెల్లి నేను స్కూల్లో నుండి ఒకటే స్కూల్ అన్నమాట

చెల్లి నాకు చెల్లికి నాకు టూ ఇ త్రీ ఇయర్స్ తేడా అండ్ మేము ఎప్పుడు హ్యాపీగా ఉంటాము అప్పుడప్పుడు గొడవలు అయినా కూడా నేను చెల్లి డాడీ మమ్మీ వాళ్ళకి సర్ది చెప్తుంటాము అండ్ నేను చెల్లి కూడా చాలా గొడవ పడుతు ఉంటాము అప్పుడప్పుడు అండ్ మా స్నేహితులు అంటే నాకు చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారు స్నేహితులు ఉన్నారు ఎందుకంటే నేను అంత తొందరగా ఎవరితో కలవను అదే బే బేసిక్గా నేను ఒక ఇంట్రోవర్ట్ అన్నమాట అండ్ నాకు ఉన్నది ఒక ఒక టెన్ ఫ్రెండ్స్ ఉంటారేమో అది కూడా నేను కలిసేది రోజు నలుగురిని ఐదుగురిని వాళ్ళు న చ నాతో చాలా టైం స్పెండ్ చేసినప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంటుంది నేను ఎప్పుడు స్ట్రెస్ ఫీలైన వాళ్ళతో మాట్లాడితే నా స్ట్రెస్ అంతా పోతుంది అని నేను అనుకుంటున్నాను మమ్మీ డాడీ కూడా నాకు చాలా చేశారు అండ్ వాళ్ళు నాకు చదివించారు అండ్ నాకు ఒక లైఫ్ని ఇచ్చారు అండ్ వాళ్ళు నన్ను చాలా నమ్ముతారు అండ్ అవసరము ఉన్నప్పుడల్లా డబ్బులు ఇస్తారు అండ్ ఏ అవసరం కావాలో అది చేస్తారు మా ఫ్రెండ్స్ కూడా ఎప్పుడు హెల్ప్ కావాలన్నా పక్కగా చేస్తారు అందుకని వాళ్ళు ఇష్టం అని నేను చెప్పను కానీ వాళ్ళు అందరు నేను కావాలి అనుకునే టైంలో ఉన్నారు అండ్ కుటుంబంలో మేము ఫోర్ మెంబెర్స్ అండ్ డాడీ సైడ్ వాళ్ళు ఒక ఫోర్ మెంబెర్స్ అండ్ డాడీ మొ వాళ్ళకు ఒక త్రీ సిస్టర్స్ ఉన్నారు అండ్ వాళ్ళు నాకు అత్తమ్మలు పెదనాన్నలు అవుతారు అండ్ మా మమ్మీ సైడ్ వాళ్ళు ఒక ఫోర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నారు మమ్మీకి ఇద్దరు అన్నలు అండ్ ఒక చెల్లి మమ్మీ థర్డ్ పర్సన్ అన్నమాట అండ్ వీళ్ళు నా ఫ్యామిలీ అండ్ నాకు ఫ్రెండ్స్ పేర్లు చెప్పాలంటే అక్షయ్ ఆదర్శ్ అండ్ విష్ణు సన్నీత్ భాను ఇలా చాలామంది ఉన్నారు వాళ్ళు నాకు చాలా సంవత్సరాలుగా తెలుసు ఒక నైన్ టెన్ ఇయర్స్ ఉండి ఉంటాం ఫ్రెండ్స్లో అలాగా వాళ్ళు నా స్కూల్ ఫ్రెండ్స్ అండ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ వాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం అండ్ వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే కానీ వాళ్ళ ఆకామిడేషన్ నాకు చాలా ఇష్టం అవసరం కాబట్టి మనిషి అన్నప్పుడు వేరే వాళ్ళ మీద ఆధారపడతాడు అని నేను అనుకుంటున్నాను వాళ్ళు లేకపోతే నేను లేనని నా భావన అంతే అండి థ్యాంక్ యూ